నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము దానిలో రూపాలు ఇంకా వాటికి సంబంధించిన కథలు బొమ్మలు ప్రకృతి చూపిస్తారు భావాలని వ్యక్తపరుస్తారు ఇంకా కే శివ శంకర్ అంటే నాకు ఇంక చాలా ఇష్టం ఎందుకు అని అంటే ఆయన ఎక్కువగా ఇష్టపడతాను నేను ఆయన అంటే కళాకారుడు కాబట్టి